ఈ ఇదొచ్చేసి ఈవెంట్ ప్ల్యానింగ్ ఈవెంట్ ప్ల్యానింగేనా ఈ మంతూ ఈ మంతొచ్చేసరికి నాకు బాగా తెలిసిన రిలేటివ్స్ వాళ్ళది మ్యారేజ్ అయితే ఉన్నది మ్యారేజ్కి ఈవెంట్సు చ చేపిద్దామనుకుంటున్నాం చెప్తారా ఏ విధంగా ఉంటుందో బడ్జెట్ బడ్జెట్ అయితే బడ్జెటు ఏ ఎక్కువ బడ్జెట్ అయినా పర్లేదు బట్ చూసేవాళ్ళందరికయితే గుర్తుండిపోవాలన్నట్టు జరపాలనుకుంటున్నాం గ్రాండ్గా గ్రాండ్గా రెండిటికీ కలిపి మొ చెప్పండి మ్యాడం ఎంత ఖర్చవుతుంది చూడాలా అంటే ఇలా అయితే బెటర్ ఉంటుంది మీరు చెప్పండి మ్యామ్ సో మీరు చెప్పినదానిబట్టి

ఓకే మ్యామ్ నవంబరు సిక్స్త్ నాడు మ్యామ్ మ్యారేజ్ వచ్చేసి

ఓకే మ్యామ్ అంటే ఈవెంట్ డే ఉంటాను